తూర్పుగోదావరి జిల్లాలో గణనీయమైన ప్రభుత్వం ఈ యొక్క స్థాపించిన స్థానిక ప్రభుత్వ యత్నాలు ఏమిటి అంటే విద్యా దీవెన ఈ యొక్క విద్యా దీవెన ద్వారా ఎంతోమంది చదువుకోవాలనుకున్న చదువుకోలేక వెనక పెద్ద తరగతులను చదవడం మానేసిన విద్యార్థులకు ఈ యొక్క విద్యా దీవెన అనేది చాలా ఉపయోగపడింది అలాగే అమ్మ ఒడి ఈ యొక్క అమ్మ ఒడి అనేది ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవాలి అనుకున్న పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఈ యొక్క పిల్లలను డబ్బుల కోసం ఇంటికాడ చిన్నప్పుడే పనిలో పెడుతు ఈ యొక్క స్కూళ్ళకు పంపకుండా ఉంచుతున్నారు ఈ యొక్క పదిహేను వందల పదిహేను వేల రూపాయల కోసం ఈ యొక్క గవర్నమెంట్ పెట్టిన అమ్మ ఒడి పథకాన్ని ద్వారా పిల్లలను స్కూళ్ళకు పంపి ఆ యొక్క పదిహేను వేల రూపాయల వీళ్ళు తీసుకుంటున్నారు అలాగే మద్యపాన నిషేధం ద్వారా చాలామంది ఈ యొక్క మద్యం రేట్లు పెంచడం ద్వారా ఈ యొక్క మధ్యాన్ని తాగడం మానేశారు అలాగే పెన్షన్ పెంపు సగటు జీవితం గడపడానికి సరిపోయే విధంగా పెన్షన్ను ఉండే కొద్ది పెంపుదల అనేది చేయడం జరుగుతుంది